అవును నాకు ఇలాంటి అనేకమంది నాయకులు పారిశ్రామిక వ్యక్తులు తెలుసు ముఖ్యంగా ముఖేష్ అంబాని గారు అందరి కంటే గుర్తుండే వ్యక్తి ఆయన ప్రారంభించిన జియో వల్లే ఇంటర్నెట్ అందరికీ సులభంగా తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది దీనివల్లే విద్యాారంగంలో ఆన్లైన్ తరగతులు ఉద్యోగ అవకాశాలు వినోద రంగంలో ఓటీటి ప్లాట్ఫామ్లు చాలా పాపులర్ అయ్యాయి ఇంకా విద్యార్థుల నుంచి పెద్దల దాకా ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ను ఉపయోగించి ఎన్నో క్రొత్త విషయాలు నేర్చుకుంటున్నారు మరియు తెలుసుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ షాపింగ్ డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా స్మార్ట్ఫోన్లో చేయగలిగే స్థితికి వచ్చాయి గత కొన్నేళ్ళుగా మన జీవితాల్లో డిజిటల్ రెవల్ రెవల్యూషన్ స్పష్టంగా కనిపిస్తుంది ఈ మార్పుల వల్ల జీవితాలు సులభంగా వేగంగా ఆధునికంగా మారాయి అని నేను అనుకుంటున్నాను వీటన్నింటికీ మన ప్రముఖ పారిశ్రామిక వేత్త జియో స్థాపించిన ముఖ్య ముఖేష్ అంబాని గారు కారణం